నమస్కారమండి అదే అదే ఈ ఈ విషయం గురించే మిమ్మల్ని మిమ్మల్ని కలుద్దాం అని చాలా సార్లు అనుకున్నానండి దేవుడి దయ వల్ల త్వరగానే పనైతుంది ఉన్నాయండి చాలా ఉన్నాయి మొదటిగా ఏంటంటే భక్తుల రద్దీ ఎక్కువవడంతో ఆ క్యూ లైన్లలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండీ దానికి ఏదైనా పరిష్కారం ఏమైనా ఆలోచించగలరా షెడ్ అంటే వేసవి కాలంలో వేసవి కాలంలో షెడ్లు సరిపొవట్లేదండీ వేడొచ్చేస్తుంది ఫ్యాన్లు కూలర్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే మీరు భక్తులు కొంచెం ఇబ్బంది పడకుండా దేవుడిని సందర్శించుకుంటారు అంటే ఏం లేదండీ ఒక నాలుగైదు కిలోమీటర్లు మరి కూలర్లు కాపోయినా పోనీ ఫ్యాన్లు లాంటివి ఏమైనా పెద్ద ఫ్యాన్ లాంటివి అదోటి భక్తులు భక్తులు రాకడతో భక్తులకి అది వాళ్ళు ఉండడానికి వసతి సరింగా ఉండటం లేదండి ఆహా సరిపోవటం లేదండి ఒకటి ఏదైనా పెద్దగా ప్లాన్ చేద్దామని టాయిలెట్లు సరిపోతున్నాయి అండి టాయిలెట్లు ఎంత రద్దీ వచ్చినా నీట్ గానే ఉంది సరిపోతున్నాయి టాయిలెట్లకు ఏం బంగారం ఆహా ఇంకా శాంక్షన్ అవ్వలేదండీ అది మరి ఎవరూ పనులు మొదలుపెట్టలేదు అవునండి ఆ పార్క్ వా డ్రింకింగ్ వాటర్ బా మంచిగా పెట్టించారండి భక్తులకి ఈ వేసవి కాలంలో మొన్న వేసవి కాలంలో చాలా ఉపయోగపడ్డాయి పిలల్లకి లైన్లో ఉన్నపుడు ఆ వాటర్ ఇచ్చి మేము మే వాళ్ళని ఉంచాము కళ్ళు తిరిగి పడిపోకుండా ఆ జరుగుతున్నాయండి ఎప్పటిలాగానే బాగానే ఉన్నాయి సరే సరే అండి ఉంటాను